మా ప్రాంతంలో హాస్పిటల్ మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ కొన్నిసార్లు అందులో మందులు లేకపోవడం లేకపోతే తగినంత మంది అక్కడ లేకపోవడం లాంటి చిన్న పాయింట్గా మనం చెప్పువచ్చు అక్కడ వ్యక్తులన్న వాళ్ళు ఎక్కువగా ఉండరు నేను చూసినంత మటుకైతే